సార్ మాకు చెప్పులు కావాలండి అంటే మాకు నేను ఆఫీస్కి గట్రా వేసుకు వెళ్ళడానికి నాకు అంటే షూ టైప్ కావాలి ఎంత కాస్ట్ అంటే ఒక ఐదు వందలు అలా చప్పల్స్ కూడా కావాలండి బెల్ట్ చెప్పులు అలా కొంచెం హీల్ ఉండాలండి అవి కొంచెం చూపించు ఏంటండి ఆ బెల్ట్ చెప్పులు కూడా కావాలండి మా పాపకు కూడా కావాలండి మా పిల్లలకి చిన చిన్న షూస్ అలాంటివి చూపించండి ఆ ముందు నాకు షూస్ చూపించండి సైజ్ చూసుకుంటాను నా సైజు ఏడు అండి పిల్లలది నాలుగు ఉంటుంది అండి రెండు ఉంటుంది అండి అదే ఫస్ట్ చూపించండి నో ప్రాబ్లం ఇద్దరు పిల్లలు అండి ఇద్దరికి కావాలండి చరో జత కావాలి వాళ్లకి ఇలా షూ టైప్ తీసుకుందామని అనుకుంటున్నాను అండి ఆ బాగుంటే తీసుకుంటానండి మీరు చూపించండి ఫస్ట్ ఆ తీసుకుంటాను అండి ఇంట్లో వేసుకుని తిరగడం కోసం చెప్పులు తీసుకుంటాను ఫుల్ టైపు ఏంటండి ఆ అయ్యో కంపెనీ సరేనండి వేసుకుని చూడవచ్చా అండి ఒకసారి వేసుకుని చూడవచ్చా ఒకసారి ఇవి బాగునట్టు ఉన్నాయి నాకు నాకేమో ఇవి ప్యాక్ చేయండి మా మా పిల్లలకి ఆ రెండు జతలు ప్యాక్ చెయ్యండి సరేనండి అయితే ఎంత అయ్యిందో డబ్బులు చెప్తారా అండి ఫోన్పే చేస్తాను సరేనండి అయితే